ఆలయాల్లో ఒకనాడు దర్శనానికి వెళ్దామని దుర్గమ్మ దర్శనానికి వెళ్దామని వెళ్ళామండి వెళ్తే అక్కడేమో టికెట్ తీస్కోమన్నారు టికెట్ తీస్కుందామని వెళ్తే అక్కడ టికెట్ తీస్కుంటే మమ్మల్నేమో చాలాసేపు ఆపేశారు వీఐపీ దర్శనాలున్నాయని వాళ్ళని వీళ్ళని మేము స్ట్యాప్ అని మేం వీఐపీస్ అనిచెప్పి అందరు అందరినీ పంపించేసారండి లేటుగా పోవడం వల్ల చిన్న పిల్లల్నేస్కోని పోవడం చాలా కష్టమైంది దగ్గరికి వెళ్ళేసరికి వీఐపీస్ లైన్ ఆపేసి వీఐపీస్ని మాత్రమే పంపించారు టికెట్ మేము తీస్కున్నాం కదా అని మేమడిగితే వాళ్ళు టికెట్టు వీఐపీ టికెట్ తీస్కున్నారు వాళ్ళనే ముందు పంపిస్తాం మిమ్మల్ని తర్వాత పంపిస్తాం కాసేపు ఆపి తర్వాత మమ్మల్ని కూడా పంపించారు దర్శనం చేస్కోనేసి చేస్కోని బయటికొచ్చేసరికి చాలా లేటైయిపోయింది పిల్లలు కూడా కొంచం నీరసంగా అయిపోయారు అలా ఉంది గుడికెళ్తే అలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది